పశువులను ప్రోసెసింగ్ తీసుకుని వేళ్ళేటప్పుడు ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి రైతులు కాని వాటికి సంబంధించిన యజమానులు కానీ ఏం చేస్తారంటే వారికి ఖాళీగా ఉండేటట్లుగా చూసుకుంటారు అన్నమాట అంటే ఒక తొట్టి ఆటో కాని తొట్టి వ్యాన్ కాని ఉంటుంది కదా అలాంటివి ఎక్కించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాటిని ఎక్కిస్తారు ఎందుకంటే కాలో చెయ్యో విరుగుతుంది కదా పసువులైతే ఇంక కోళ్ళు అలాంటివి అయితే బాగా ఎండగా ఉన్నప్పుడు అయితే తీసుకుని వేళ్ళరు ఎందుకంటే అవి ఎండ ఎక్కువగా ఉండటం వల్ల కోళ్ళు కోళ్ళుకి ఒక జబ్బు వస్తుంది అన్నమాట దానివల్ల ప్రాణాలు పోతాయి అలాంటి జబ్బు వచ్చిన కోళ్ళని ఎవరు కొనుక్కోరు అవి మనం అమ్మకూడదు కూడా ఎందుకంటే ఆ జబ్బు వల్ల బర్డ్ ఫ్లూ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి అలాగే ప్రాసెసింగ్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా గాలి వచ్చేలా చూసుకుంటారు ఒక దాని మీద ఒకటి పడకుండా ఒక జాగా అనేది కూడా పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది అలాగే కోళ్ళైయితే ముఖ్యంగా చల్లగా ఉండేటట్లుగా చూసుకుంటూ ఉంటారు